హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఎస్ సార్ లిటిల్ రోజ్ ఇంగ్లీష్ హై స్కూల్ ఏ కదా సార్ సార్ మేము మా మా పిల్లల్ని ఇద్దరినీ మీ స్కూల్లో చేర్పియ్యాలి అనుకుంటున్నం సార్ మాకొచ్చి ఎల్కేజిలో ఒకరిని సెకండ్ స్టాండర్డ్లో ఒకరిని చేర్పియ్యాలి అనుకుంటున్నాం సార్ ఓకే సార్ ఎల్ ఎల్కేజీలో వచ్చి పాపని సెకండ్ స్టాండర్డ్ వచ్చి బాబు అండి సరే సార్ ఫస్ట్ మీరు మేము చెప్పండి సార్ ఎస్ సార్ ఎస్ సార్ పర్ ఇయరా సార్ ఓకే సార్

ఓకే సార్ ఓకే సార్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఎట్టా పడుతుంది సార్ వ్యాన్ వ్యాన్ మాది వచ్చి ఇక్కడ తుమ్మలగుంట అండి తుమ్మలగుంట సార్ చిత్తూరు డిస్ట్రిక్ట్ కాలేజీ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ పడుతుంది సార్ ఓకే సార్ ఇద్దరికి కలిపి సెవెన్ థౌజండ్ అండి సార్ ఓకే సార్ ఓకే సార్

ఓకే ఓకే సార్ మళ్ళీ ఓకే సార్ మళ్ళీ పిల్లలకి ఏదన్నా స్పోర్ట్స్లో మీరు ఏదైనా ప్రొవైడ్ చేస్తూ ఉంటారా సార్ ఓకే సార్ వాళ్ళకి ఓకే సార్ ఓకే అంటే ఓకే సార్

ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అంటే వాళ్ళకి వీక్లీ వీక్లీ ఎగ్జామ్స్ ఏవైనా పెడతారా సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ మీరు చెప్పి మీరు చెప్పిన విషయాలన్నీ మాకు బాగా నచ్చింది అవును నేను మళ్ళీ మీకు ఒక అయిదు రోజుల తర్వాత వచ్చి నెక్స్ట్ వీక్ వచ్చి నేను మిమ్మల్ని కలుస్తాను సార్ ఓకే సార్ మీ స్కూల్ నేమ్ లిటిల్ రోజ్ ఇంగ్లీష్ హై స్కూల్ ఏ కదా సార్

ఓకే సరే

ఓకే సార్

ఓకే సార్ ఓకే సార్ సార్ బాగున్నాయి సార్ మేము మీకు వన్ వీక్ తర్వాత వచ్చి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం సార్ థ్యాంక్ యు సార్ థ్యాంక్ యు